నేను దేశమ్మ నేను పుట్టి పెరిగింది వేప గుంటలోనే మా చదువుల కోసం మా నాయన పుత్తూరుకి వచ్చేసారు టౌన్లోనే ఉన్నాము నేను ఫస్ట్ క్లాస్ ఒకటొ తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్కూ జెడ్పిజీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను ఆ తర్వాత గర్ల్స్ హై స్కూల్ లో ఆరు నుంచి పది దాకా చదువుకున్నాను పది మాత్రం పాసయ్యాను కానీ ఇంటర్ జాయిన్ అవ్వలేదు తర్వాత హెల్త్ బాగా లేకుండా వచ్చేసి చాలా కష్టమైపోయిందని మా నాన్న చదువు ఆపించ్చేశాడు మా తరువాత హెల్త్ బాగా అయిన తర్వాత కొన్ని రోజులు టైలరింగ్ క్లాస్లకి వెళ్లి టైలరింగ్ నేర్చుకున్నాను టైలరింగ్ నేర్చుకున్న తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను అక్కడ కొన్ని రోజులు ఉన్నాను మా మేనమామ కూతురికి ఒళ్ళు బాగా లేకుండా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ చూసుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము మా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఏళ్ళకి కొన్ని రోజులకి మా నాన్న వాళ్ళ అక్క కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు మా నాన్నకి కొడుకు లేరు కాబట్టి వాళ్ల అక్క కొడుకు ఇస్తే సొంత కొడుకులా మనల్ని కూడా చూసుకుంటారని ఆశతో వాళ్ళ అక్క కొడుకు ఇచ్చి పెళ్లి చేసాడు తర్వాత నాకు అబ్బాయి పుట్టాడు మా పెద్దబ్బాయి పెద్దబ్బాయి నామకరణం బాగానే చేశారు తర్వాత మా పెద్దబ్బాయి తిరుమలకి తీసుకెళ్లి తులాభారం వేసి మొక్కుబడి తీర్చుకొని ఇంటికి వచ్చాము ఆ తర్వాత బర్త్డేగా బర్త్డే చేశాము బర్త్డే చేసేటప్పుడు మాత్రం చాలా మంచి గ్రాండ్గానే చేసాము పక్కన వాళ్ళని పిలిచి బంధువులను పిలిచి కేకు స్వే స్వీటు చాక్లెట్లు అన్నీ పంచి ఫంక్షన్ చేపించారు తర్వాత మా చిన్నబ్బాయి పుట్టాడు మా చిన్నబ్బాయికి మాటు నామకరణం బాగా చేశాడు మా చిన్నబ్బాయిని తెలుగు మీడియంలో చేర్పించాము తెలుగు మీడియందా చదువుతాడు వాడు చదువు మాత్రం బాగానే చదువుతాడు ఇక్కడ నారాయణవనం రోడ్డు ఎస్ఆర్ఎస్ స్కూల్లో చదువుతాడు తర్వాత కొన్ని రోజులకి మా నాన్న చనిపోయారు మా నాన్న చనిపోయేటప్పుడు నాకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు పలకరించే వాళ్ళు కానీ లేరు అందుకే నాకు బంధువులు అన్నా నచ్చనే నచ్చదు అక్కన పక్కన వాళ్ళ అంటేనే ఇష్టం నాకు మా అమ్మ నాన్నకు కొడుకులు లేరు కాబట్టి మా నాన్న దహన కార్యక్రమాలన్నీ నేనే దగ్గర ఉండి చూసుకున్నాను చూసుకున్న తర్వాత మా అమ్మకి ఎవరు లేరు కాబట్టి ఒంటరిగా వదిలి రావడానికి బాధగా ఉండింది కాబట్టి మా అమ్మతోపాటు ఒక సంవత్సరం దాకా మా అమ్మతోనే ఉన్నాను మా అమ్మకి ఈ సంవత్సరంలో పెన్షన్ రావడానికి హెడ్ ఆఫీస్కి చెన్నై టు హైదరాబాద్కి తిరిగి అర్జీలు పెట్టి మళ్ళీ అర్జీలు పెట్టి పెన్షన్ అంతా చేపించడం జరిగింది ఇప్పుడు నా కొడుకు ఐటిఐ చదువుతున్నాడు మా అమ్మకి పెన్షన్ ద్వారానే జీవన ఆధారం జరగుతూ ఉంది మాయమ్మ మా అమ్మకి ఎవరూ లేరు కాబట్టి మా అమ్మని నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవడము చూసుకోవడం ఉంటుంది మా అమ్మ నా దగ్గరికి రావడం ఉంటుంది అప్పుడప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి వస్తాను ఇప్పుడిప్పుడే వెళ్తాను వాళ్ళు ఇప్పుడిప్పుడే నాతో బాగా మాట్లాడటం వలన వాళ్లంటే ఇప్పుడే వాళ్ళ దగ్గరికి పోవడం కానీ రావడం కానీ జరగుతాది మా నాన్నతో పుట్టిన వాళ్ళు అయితే నాకు అస్సలు నచ్చదు ఎందుకంటే వాళ్ళు మా నాన్న చనిపోయినప్పుడు కానీ రాలేదు ముందు ముందు చూడలేదు ఏం చేస్తున్నావు పాప ఒకటే కదా అని కూడా అడగలేదు అందుకంటే వాళ్ళు నాకు నచ్చరు అది నాతో పాటు నాకు నాతోపాటు నాకు నలుగురు తోడి కోడళ్ళమ్ము మేము ఏ విషయంలోనూ గొడవపడము కలిసి మెలిసే ఉంటాము ఏ ఒక్కరి ఫంక్షన్ అయినా కానీ అందరూ కలిసే చేస్తాము ఒకటిగా ఉంటాము ఒకరికి నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు అయితే మా అబ్బాయికి ఫీజు పదహైదు వేలు కట్టి కాలేజీలో జాయిన్ చేయిపించాడు మా బావ మమ్మల్ని బాగా చూసుకుంటాడు మా బావకి నా కొడుకు అంటే చాలా ఇష్టము ఇంకా నేనైతే ఈ మధ్యలో కంపెనీకి వెళ్ళడం కూడా జరిగింది ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇంటిని నేనే గడపాలని అనుకొని కంపెనీకి వెళ్ళాను కంపెనీకి వెళ్ళి శాలరీలు తీసుకొని ఆర్థిక ఇబ్బందులు కూడా కొన్ని పోగొట్టకలుగుతాను కలిగాను మా పిల్లలు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చదువుకోవడం జరిగింది ఈ ప్రస్తుతానికి అయితే మా ఆయనకి ఈ హెల్త్ కొంచెం బాగుంది కాబట్టి సొంతంగా కాంట్రాక్ట్లు బిల్డింగ్ వర్క్లు జరుపుతున్నాడు చూసుకుంటాడు కూడా తనే ఇప్పుడు ఇప్పుడు అయితే నేను ఇల్లు వదిలి ఎక్కడికి పోవడం లేదు ఇప్పుడు మా పిల్లకాయలకి మా పిల్లకాయలకి అయితే చెవులు గుండు కొట్టడం చెవులు కుట్టడం జరిగింది అవన్నీ మా నాన్నే చేశారు మా నాన్నకు మాత్రం రిటైర్మెంట్ ఫంక్షన్ నేనే ముందు నిలబడి చేశాను మా నాన్నకి కొడుకులు లేరు కాబట్టి నేనే ముందు నిలబడి చేయడంతో నేను చాలా అవే చాలా సంతోషం ఎవరు లేరు అని బాధ ఉండకూడదు మా నాన్నకి కొడుకులు లేరు అని ఉండకూడదు అనేసి నేనే చేశాను మా నాన్న ఎంతో గొప్పగా చూసుకున్నాను మా నాన్నంటే నాకు చాలా ఇష్టం మా నాన్న చనిపోవడంతో నాకు ఎవరూ లేరని ఫీలింగ్తో ఎవరితోనూ మాట్లాడడం కానీ బంధుత్వం ఆడడం కానీ ఉండదు నేను వెళ్ళను అంతగా ఎవరింటికి వెళ్ళను అందుకే నన్ను బంధువులు కూడా ఈ పిల్ల రాదు చూడదు మాట్లాడదు అనేసి విసుక్కుంటారు అయినా కూడా నేను బాధపడను నాకైతే మా అమ్మ ఒకటే ఉందని అనుకుంటాను మా ఆయన కూడా ఎక్కడికి వెళ్ళడు ఆయన కూడా ఇన్ ఆయనకు కానీ ఏది వచ్చిన నేనే చూసుకుంటాను